హలో చెప్పండి ఓకే ఓకే

ఓకే త్రీ త్రీ త్రీ రూమ్స్ కాబట్టి కలర్స్ అయితే బెడ్రూమ్కి అయితే పీస్ఫుల్ ఉండడానికి వైట్ అలాంటి థీమ్స్లోకి పోతే బాగుంటుంది ఇంకా హాల్స్ కిచెన్స్ ఇవి అయితే నార్మల్గా కిచెన్ కొంచెం డస్టీ డస్టీగా అవుతుంది కాబట్టి కుకింగ్ వల్ల దానివల్ల కొంచెం నార్మల్ బ్రైట్ కలర్స్ వేసుకుంటే బాగుందంది ఇంకా హాల్ నార్మల్గా మీకు ఇష్టమైన కలర్ ఏది వేసుకున్నా బాగుంటుంది నార్మల్గా అయితే మొత్తం త్రీ రూమ్స్ అంటే ఒక ఫార్టీ ఫార్టీ లీటర్స్ దాకా పెయింట్ అవుతాయి అది ఫిఫ్టీన్ థౌజండ్ దాకా వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అవుతుంది ఓకే థ్యాంక్ యూ